నేను ఒక రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నాను కానీ కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి అవి రెస్టారెంట్ సిబ్బంది గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా విషయాలు చెప్పేస్తాం వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది అందుకే రెస్టారెంట్ యాప్లో లేదా వెబ్సైట్లో నా సూచనను నమోదు చేసి పంపే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను ఇలా చేస్తే నా సూచనలు స్పష్టంగా వాళ్ళకి అందుతాయి మరియు నా టేబుల్ని నేను చెప్పిన విధంగా సిద్ధం చేయగలరు ఇలాంటి ఫీచర్ ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం మన ప్రత్యేక అవసరాలను స్పష్టంగా చెప్పగలం మరియు రెస్టారెంట్ సిబ్బంది వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని నమ్మకంగా ఉండగలం